తెలుగు భాష అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ద్రావిడ భాష ఇక్కడ ఇది అధికారిక భాష కూడా దాదాపు తొంబై ఆరు మిలియన్ల మంది రెండు వేల ఇరవై రెండులో మాట్లాడేవారు తెలుగు ద్రావిడ భాష కుటుంబలో అత్యధికంగా మాట్లాడే సభ్యుడు మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలోని ఇరవై రెండు షెడ్యూల్ భాషలలో ఒకటి హిందీ మరియు బెంగాలీలో పాటు ఒకటి కంటే ఎక్కువ భారతీయ రాష్ట్రాలలో ప్రాథమిక ఆధార్ అధికారిక హోదా కలిగి ఉన్న కొన్ని భాషలలో ఇది ఒకటి భారతదేశ ప్రభుత్వం చే శాస్త్రీయ భాషగా గుర్తించబడిన ఆరు భాషలలో తెలుగు ఒకటి ఇది ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే స్థానిక భాషలలో పధ్నాల్గవ స్థానంలో ఉంది ఆధునిక ప్రమాణిక తెలుగు కోస్తా ఆంధ్రలోని పూర్వ పు కృష్ణ గుంటూరు తూర్పు మరియు పశ్చిమగోదావరి జిల్లాలో మాండలికం ఆధారంగా రూపొందించబడింది